నేను మొదటిగా నేను ఆర్డర్ చేసుకున్న యాప్ని సందర్శించి అక్కడ ఎవరైతే నాకు ఆర్డర్ తీసుకుని వస్తున్నారో వారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వారి నెంబర్కి మొదటిగా నేను ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది మాకు కొంచెం ఆకలిగా ఉంది అని నేను వాళ్ళతో చర్చించడం జరుగుతుంది వారు నాకు చెప్పిన ఆన్సర్ని బట్టి నేను కొద్దిసేపు వేచి ఉండడం జరుగుతుంది ఆ కొద్దిసేపటి తర్వాత కూడా వారు ఇంకా రాకపోయినచో మరి ఒకసారి నేను ఫోన్ చేసి వారు ప్రస్తుత లొకేషన్ని నేను చెక్ చేసి తర్వాత వాళ్ళకు కాల్ చేసి మీరేక్కడున్నారు మీరు పలానా ప్రాంతంలో ఉన్నారు కదా మీకి ఏమైనా ఇబ్బందిగా ఉందా ఎందుకు మీరు రాలేకపోతున్నారు అని నేను అడగడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి నేను వేచి ఉండడం జరుగుతుంది ఒకవేళ ఇంకా లేట్ అయినచో నా ఆర్డర్ని నేను క్యాన్సల్ చేసుకోవడం జరుగుతుంది